నేను కూలర్ అనేది ఆర్డర్ చేశాను ఆ కూలర్ రేటింగ్ అయితే ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది చూడ్డానికి కానీ అస్సలేమి బాగాలేదు గాలి కూడా సరిగ్గా రావడం లేదు కొంచెం వేడిగా వచ్చింది గాలనేది ఆ రీమోట్ కంట్రోలింగ్ లేదా ఆ స్విచ్లు కూడా సరిగ్గా ఏమి వర్క్ అవ్వడం లేదు అది కూడా నేను ఎక్కడ తీసుకున్నానంటే శ్రావణి ఇన్స్ ఎలక్ట్రికల్ షాప్ లో తీసుకున్నాను అస్సలు ప్రోడక్ట్ అనేది నాకైతే నచ్చలేదు కాస్ట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ అండ్ కంపెనీ ది కాదు ఇది కంపెనీ ది కంపెనీ పేరు ఉంది కానీ ఇదైతే కంపెనీ ది కాదనిపిస్తుంది డూప్లికెట్ లా ఉంది నాకైతే అస్సలు ఏమి బాగా నచ్చలే